హలో బాగున్నారా బాగున్నావా ఏయ్ అందరు బాగుర్రు రా చాలా చాలా రోజులాయ కాల్ చేస్తలేవు ఏమి అయ్యింది

సంక్రాంత్రి హాలిడేసా

అరేయ్ రారా మరల సంక్రాంత్రి మా ఊళ్ళో మంచిగా అవుతుంది ఫెస్టివలు మస్త్ అవుతుంది మా ఊళ్ళో కోడి పందాలు మస్తు మజా మంచిగా ఉంటుంది రారా ఏయ్ చాలా బాగా అవుతుంది రా ఈసారి మా ఊరికి విజిట్గా మళ్ళ బాగుంటుంది రా అన్నీ నీ అయ్య నువ్వు కాల్ చేయకుండా పోయినావు నీ అయ్య ఎందుకు గుర్తుపట్టం రా అయ్యా

ఏయి అట్ల ఏమి లేదు ఏయి రారా మాకు మన ఫ్రెండ్స్ కూడా ఎవరు కాంటాక్ట్లో లేరు నేనే చేద్దాం అనుకున్న సంక్రాంత్రికి మన ఫ్రెండ్స్ని అందరు పిలిచి అందరికి జరా మంచి దావత్లాగా చేసి అన్నీ కోడి పందాలు అవి మళ్ళా ఇడ్లీ అన్నీ ఇట్లా కాంపిటిషన్ ఉంటాయి మస్తు మజా అనిపిస్తుంది మా ఊళ్ళో

ఇక అవును ఎన్ని రోజులు అని నువ్వు మళ్ళా సిటీలో ఉంటావు రా ఆ పొల్యూషన్లో ఏమి ఎంజాయ్ ఉండదు ఎవరు పలకరియ్యారు పక్కన ఉంటే ఏమన్నా అయితే మనతో ఎవరు పట్టించుకోరు రా రా ఊరికి ఈ ఒక రోజు మంచిగా వచ్చినావు అనుకో మంచిగా మనం ఫన్గా రా మళ్ళీ ఈసారి ఈ హాలిడేస్కి ఇక్కడ వచ్చేయి మొత్తం ఇక

హే రారా ఈసారి రా మా పొలాల అటు చూపిస్తా మా పొలంలో వరి అయింది మంచిగా అక్కడ మంచి మామిడి చెట్టు కింద మంచిగా కల్లు తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం అక్కడ్న మా చేను సైడ్ గట్ట ఏయి ఉన్నాడు రా ఆయన అట్లనే ఉన్నాడు రా అట్ల

సరే వచ్చేయి నువ్వు గేట్ కాడ రాగానే నాకు కాల్ చేయిరా నేను కార్ పంపిస్తాను సరే మరి సరే సరే నేను మెసేజ్ చేస్తారా ఓకేనా సరే సరే